హలో నమస్తే అండీ నా పేరు ప్రియా నాలుగు రోజుల క్రితం వచ్చి మీ సైట్ నుంచి కొన్ని ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను నిన్నే డెలివరీ అయింది అనమాట నిన్న ఓపెన్ చేయలేకపోయాను నిన్న టైం లేదని ఈరోజు పొద్దున్నే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి ఓపెన్ చేశాను ట్రై చేశాను నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అండి నేను వచ్చేసి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా పండుగకి అని చెప్పేసి డ్రస్సులు రెండు ఆర్డర్ పెట్టున్నా ఒక చీర ఆర్డర్ పెట్టున్నాను మా అత్తగారికి ఒక చీర నాకు రెండు డ్రెస్సు ఆర్డర్ పెట్టున్నాను డ్రెస్ అంటే కుర్తా కింద పలాసో ప్యాంటు తర్వాత షాల్ సెట్టు అలాంటివి రెండు ఆర్డర్ పెట్టున్నాను మా అత్తమ్మ గారికి ఒక చీర ఆర్డర్ పెట్టున్నాను చీరైతే నేను ఆర్డర్ పెట్టింది కాటన్ ప్యూర్ కాటన్ అండి విత్ సిల్క్ బార్డర్ వచ్చేలాగా ఆర్డర్ పెట్టున్నాను నే మా అత్తమ్మకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఆ కలరే ఆర్డర్ పెట్టాను మీరు వచ్చేసి బై మిస్టేక్ పింక్ కలర్ సెండ్ చేసేసి ఉన్నారు నేను ఆర్డర్ పెట్టిన శారీ మోడలే వేరు అసలు మొత్తం నా మామిడికాయ డిజైన్ వస్తుంది శారీ ఫుల్గా బార్డర్లో కూడా మొత్తం మామిడికాయే మామిడికాయ పూలు ఫుల్గా వచ్చుంటాయి అనమాట అది ఆర్డర్ పెడితే మీరు వేరే శారీ మార్చి పంపించేసి ఉండారు క్లాత్ కాటన్ అయితే కాదండి అది నేను కాటన్ను బ్లెండెడ్ సిల్క్ రెండు కలిసినట్టు ఆర్డర్ పెట్టున్నాను అనమాట అది క్లాత్ కాటన్ అయితే కాదు నేను ఆర్డర్ పెట్టిన కలరు వేరే డిజైను వేరే అసలు శారీనే వేరే పంపించినట్లు ఉన్నారు మీరు దయచేసి అది రిటర్న్ తీసుకొని నాకు నేను ఆర్డర్ పెట్టిన శారీని ఎక్సేంజ్ చేసిస్తే చాలా బాగుంటుంది తర్వాత వచ్చి డ్రెస్ విషయానికొస్తే ఫిట్టింగ్ బాగాలేదండి నేను ఆర్డర్ చేసిన రెండు కుర్తాలు అవే వచ్చింది ఫిట్టింగ్ అయితే నాకు బాగా సెట్ అవ్వలేదు నడుము దగ్గర అంతా చాలా టైట్గా తర్వాత పైన మెడ దగ్గర అంతా చాలా లూజ్గా అనిపిస్తుంది ఫిట్టింగ్ బాగాలేదు నేను మీడియం సైజే ఆర్డర్ పెట్టున్నాను అది దాంట్లో మీడియం అనే ఉంది కానీ నాకు ఫిట్టింగ్ బాగాలేదండి ఆ ప్యాంటు కూడా మరి ఇక్కడ జబ్బలు కాడంత బాగా టైట్గా పట్టేస్తుంది పలాజో ప్యాంటు అంటే కొంచెం లూజ్గానే ఉండాలి కానీ ఇది మరీ టైట్గా ఉంది కా లెంత్ చాలా పెద్దదిగుంది కింద దాకా దోగాడుతుంది ప్యాంటు రెండు రెండు అలానే ఉంది క్లాత్ అంతా బాగానే ఉంది నేను ఆర్డర్ పెట్టిన డిజైనే వచ్చింది కాకపోతే నాకు ఫిట్టింగ్ సరిగ్గా లేదండి ఇబ్బందిగా ఉంది వేసుకోవడానికి దయచేసి ఈ రెండు ప్రొడక్ట్స్ రెండు డ్రెస్సులు తర్వాత వచ్చి చీర రెండు రిటర్న్ తీసుకొని నాకు ఎక్సేంజ్ చేసి మంచిదన్న ఇవ్వండి లేకుంటే రిటర్న్ తీసుకునేసి నాకు నా డబ్బులు రిఫండ్ అన్నా చేసేయండి నాకు ఏదో ఒకటి ఈరోజు సాయంత్రం లోపల తెలియజేయండి ఎందుకంటే మనీ నాకు రిటర్న్ వస్తేనే నేను ఇక్కడ బయట ఎక్కడైనా షోరూంలోను వెళ్ళన్నా తీసుకుంటాను లేకుంటే అంత లోపలనే వేరే ప్రోడక్ట్ ఏమన్నా వేరే సైట్లో అన్నా చూసి ఆర్డర్ పెట్టుకుంటానండి నాకు మాత్రం దయచేసి నాకు ఏదో ఒకటి ఈరోజు సాయంత్రం లోపల తెలియజేయండి మెయిల్ ద్వారా అన్నా తెలియజేయండి లేకుంటే కస్టమర్ మీ కస్టమర్ కేర్ నుంచి అన్న నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ ఉందని చూశాను నేను టైం అయితే లేదు దివాళీ వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే గాని నాకు త్వరగా రాదు మీ ప్రోడక్ట్ ఫోర్ డేస్ అయింది వ రావడానికి మీరు ఎక్సేంజ్ పంపించిన ఇంకా వన్ వీక్ పైన పట్టొచ్చు మీరు ప్రాసెస్ అంతా చేసి నాకు పంపించే లోపల వన్ వీక్ పైనే పట్టొచ్చు కాబట్టి మీరు ప్రోడక్ట్ రిటర్న్ తీసుకొని నాకు రిఫండ్ ఇచ్చేయండి నేను వేరే వేరే బయట వెళ్లి నా షోరూంలో అన్నా చూసైనా తీసుకుంటాను ఇదండీ మీకు ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను దయచేసి నాకు ఏదో ఒకటి ఈవినింగ్ లోపల తెలియజేయండి థ్యాంక్స్ అండి